మహిళలు ఆటలో చాలా ఎక్కువగా పాల్గొంటారు ఒక ఇక్కడ చూసుకుంటే చాలా సంవత్సరంగా ఇరవై ముప్పై సంవత్సరాల కింద చేసుకుంటే ఆట ఆడవాళ్ళను ఇంట్లో వాళ్ళే ప్రోత్సహించడం లేదు ఆటల్లో మహిళలు కూడా ఆటలు ఆడతానని ఇంటివాళ్ళు ప్రోత్సహించలేరు ఇప్పుడు చూసుకుంటే మహిళలు చాలా ఎక్కువగా ఆటలో ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు నాకు తెలిసినంతవరకు ఎంతోమంది మహిళలు ఆటలు ఆడుతారు నాకు తెలిసినంతవరకు క్రికెట్ బ్యాడ్మింటన్ చెస్ మరియు ఎన్నో అటువంటి ఎన్నో గేమ్స్ ని ఆడటం నేను నా కళ్లారా చూశాను మహిళలు మగవారు ఎంత మంచిగా ఆడతారు అంతకన్నా మంచిగా ఆడటం నేను చూసాను వాళ్ళు మగవారికి పోటీ ఎక్కువగా ఇస్తారు నేను చూసిన ఒక మహిళ చెస్లో మా ఊరిలో చాలా మందిని ఓడించింది ఒకసారి నేను కూడా చెస్ ఆడాను ఆమెతోటి చెస్ ఆడితే ఇంక నేను చాలా టూ మినిట్స్లో ఆమెతో ఓడిపోయాను ఇలా ఆమెకు వాళ్ళ స్కూల్లో ఒక కాంపిటీషన్ పెట్టారు ఆ కాంపిటీషన్లో ఆమె గెలిచింది అంతలో సిక్స్టీన్ రౌండ్స్ మొత్తం థర్టీ టు ప్లేయర్స్ సిక్స్టీన్ రౌండ్స్ మళ్లీ ఆ తర్వాత సెమీఫైనల్స్ క్వార్టర్ ఫైనల్ ఫైనల్ ఇలా ఈ అన్ని దాటి ఆమె ఫైనల్లో గెలిచింది అది ఇలా దీన్ని బట్టి చూస్తుంటే మహిళలు చాలా గట్టిగా పో మగవారికి పోటీ ఇస్తున్నారు అదే కాకుండా బ్యాడ్మింటన్ అలాంటి గేమ్స్ కూడా చాలా అద్భుతంగా ఆడుతారు ఇంకా భారతదేశంలో మహిళల అందుబాటులో ఉన్న క్రీడ క్రీడల అవకాశాల గురించి చూసుకుంటే మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి ఆ క్రీడలకు సంబంధించిన బ్యాడ్మింటన్ కానీ ఇండోర్ అవుట్డోర్ అన్ని గేమ్స్లో వాళ్లకి చాలా అవకాశాలు వస్తున్నాయి ఒకవేళ వాళ్ళు చాలా అద్భుతంగా ఆడితే వాళ్లకు స్కూల్లో తరఫున నుంచి కానీ ఎక్కువ ప్రోత్సాహం వస్తుంది నేను చూసినంతవరకు చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఆడవాళ్లు కబడ్డీలో కూడా మహిళలు ఇప్పుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ టీం ఇలా ఎంత అద్భుతంగా ఆడుతుంది టీం అనేది లేట్ వచ్చినా కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా ఆడుతుంది ఎందుకు దీన్ని బట్టి చెప్పవచ్చు మహిళలు ఆటలో చాలా అద్భుతంగా పాల్గొంటున్నారు మరియు నాకు తెలిసినంతవరకు అందరు మహిళలు అద్భుతంగా ఆటలు ఆడుతున్నారు మరి అన్ని ఆటలు కాకున్నా ప్రతి ఒక్కరు ఒకటి లేదా రెండు ఇంకా కొంతమంది చాలా ఆటలు ఆడుతారు ఎక్కువ మంది ఆడవాళ్లు నాకు తెలిసినంతవరకు క్రీడలు సంబంధించిన బ్యాడ్మింటన్ చెస్ ఇటువంటిలో నేను ఎక్కువగా చూశాను ఇంకా భారతదేశంలో మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి ఏ ఆటలో చూసుకున్న స్కూల్లో కాంపిటీషన్ కూడా అవుతాయి అందులో పాల్గొని వాళ్ళ సత్తాని చూపించుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇంకా ముందు ముందు చూస్తే ఆడవాళ్లు మగవాళ్ళను కూడా దాటేస్తారేమో అనిపిస్తుంది ఆటల్లో కానీ ఏ రంగాల్లో అయినా కానీ భారతదేశంలో చాలా భారతదేశంలో అయితే మహిళలకు అందుబాటులో చాలా క్రీడాలు ఉన్నాయి క్రికెట్ అందుబాటులో ఉన్న క్రీడాలు క్రికెట్ చెస్ బాడ్మింటన్ క్యారం ఒలంపిక్స్ గేమ్స్ సంబంధించిన టెన్నిస్ అయినా రన్నింగ్ ఇందులో కూడా చాలా అద్భుతంగా పోటీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒలంపిక్స్లో కూడా ఇండియాకి ఎన్నైతే మెడల్స్ వస్తున్నాయో అందులో మగవారివి ఎన్ని మెడల్స్ ఉంటాయో ఆడవారు కూడా అన్ని సంపాదిస్తున్నారు చూస్తున్నారు నాకు తెలిసినంతవరకు మగవాళ్ళై ఆడవారు మగవారికి అద్భుతమైన పోటీ ఇస్తున్నారు క్రికెట్ టీంలో కానీయండి ఇంకా ఇంకా చెప్పాలంటే ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఇలాంటివన్నీ తెచ్చారు ఇంకా ఇంకా విపరీతమైన ఆటల్లో కూడా చాలా అద్భుతంగా మహిళలు క్రికెట్ కానీ ఇలాంటి అన్నిటిలో అద్భుతంగా ఉన్నారంటే